చెప్పండి ఎవరు చెప్పండి మ్యాడమ్ అట్లా ఏమి లేదు మ్యాడమ్ బస్సుకి లేట్ అయితుంది అని ఫాస్ట్గా వచ్చేసిండు డాడీ నేను తింటాను ఇంక స్కూల్లో అని చెప్పిండు ఏదో ఒకటి ఏమైంది మ్యాడమ్

ఇప్పుడు ఎట్లుంది మ్యాడమ్

ఏమన్న తిన్నాడా మ్యాడమ్ ఏమన్న తిన్నాడా అంటే ఫుడ్ ఏమన్న తిన్నాడా ఇప్పుడు వస్తాను మ్యాడమ్ నేను నేను వస్తాను నేను ఇప్పుడు బయట ఉన్న ఒక టూ మినిట్స్లో స్కూల్కి వస్తాను

అంటే ఇంకా రోజు బాగా తినేవాడు మ్యాడమ్ ఇవాళ కొంచెం లేట్ అయినట్టు ఉంది ఇంకా ఫుడ్ రెడీ కాలేదు డాడీ నేను తింటాను అన్నాడు ఇంకా వచ్చేసిండు ఇంక ఇంటి దగ్గర నుంచి నేను కూడా అంటే ఇంక అంటే ఇంక నేను కూడా తింటాడు అనుకున్న ఇప్పుడైతే పక్కన కూర్చోపెట్టండి మ్యాడమ్ కొంచెం తాగడానికి ఏమన్న ఇవ్వండి ఇంక నేను వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంట మ్యాడమ్ ఆయనకు

నేను వస్తున్నాను మ్యాడమ్ ఏమి ఏమి లేదు చిన్న పని ఉండి బయట ఉండే

ఓకే మ్యాడమ్